అవును చెబుతాను నా పేరు సునీత నాకు యాభై రెండు సంవత్సరములు అయితే మా కుటుంబంలో మా ఆయన గారు ఇద్దరు పిల్లలు అలాగే మా అత్తగారు ఉంటారు మా మావయ్య గారు చనిపోయారు ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ చదువుతున్నారు మా ఆయన గారు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు నేను ఇంట్లోనే ఉంటాను నిరంతరము మా కుటుంబమును ఎంతో ప్రేమగా చూసుకుంటాను అలాగే నేను మా ఆయన గారు కలిపి పిల్లలను ఎంతో బాగా చూసుకుంటాము మరి అలాగే నా యొక్క స్నేహితులు విషయం అయితే చిన్ననాటి నుంచి సుజాత సులోచన మహేశ్వరి వీరు ముగ్గురు కూడా నా యొక్క చిన్ననాటి స్నేహితులు మేం ఎల్లప్పుడూ సంతోషంగా స్కూల్ కు వెళ్లి అలాగే కాలేజీ లోనూ మేము స్నేహితులుగా ఉండే వాళ్ళము మేము అందరం కలిసి చదువుకునే వాళ్ళము అలాగే చిన్నప్పటినుండి ఆటలు పాటల్లోనూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనే వారము మా మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించేవారు మా మాకు ఏది అవసరమైన ఇచ్చేవారు

సుజాత సులోచన ఇప్పుడు స్కూల్ లో టీచర్ లుగా పనిచేస్తున్నారు వారి యొక్క పిల్లలు కూడా ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు మా యొక్క పిల్లలను కూడా ఇతర దేశాలకు పంపించాలని ఆశిస్తున్నాము వారి చదువును బట్టి వారి యొక్క జ్ఞాన జ్ఞాన అభివృద్ధిని బట్టి వారు ఏ కోర్సు లో జాయిన్ అయినా సరే మేము చేర్పించాలని ఆశపడుతున్నాము అలాగే వారు మమ్మల్ని విడిచి పెట్టకుండా మాతో కలిసి మమ్మలను బాగా చూసుకోవాలని మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకుని అందరిని కూడా బాగా చూసుకోవాలని అనుకుంటున్నాము మా యొక్క పెద్ద కూతురు చిన్న కూతురు ఇద్దరు బాగా చదువుతారు కనుక ఇద్దరు మీద మాకు ఎంతో నమ్మకం అలాగే ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ వాళ్లు ఇస్తారు అందరికీ చిన్న బిడ్డల నుంచి పెద్ద వారి వరకు ఉపయోగపడే రీతిగా వారు ప్రజలతోనే మాట్లాడతారు చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే క్లాస్ క్లాస్ లో ఫస్ట్ వస్తారు మంచి టాపర్స్ గా ఎప్పుడు ఉంటారు ఇద్దరు కూడా బాగా చదువుకుంటారు కుదిరితే వచ్చే సంవత్సరం వారికి పెళ్లి చేయాలని ఆశ పడుతున్నాము